హలో స్విగ్గినా అండి మేము ఆర్డర్ పెట్టుకోవాలి అనుకుంటున్నాం మేము ఒంగోల్ నుండి బాపట్ల దాకా వస్తాం అండి బాపట్ల వస్తాం వచ్చేసరికి ట్రైను నైటు పది పదకొండు అట్లా అవుతుంది బయట చూస్తే మంచి వర్షం పడతుంది అండి మీరు ఈ టైంలో మాకు ఆర్డర్ పెట్టుకుంటే తెచ్చి ఇవ్వగలరా హలో వింటున్నారా అండి మాకు రెండు బిర్యానీ ప్యాకెట్లు అలా ఆర్డర్ పెట్టుకుంటాం సార్ తెచ్చి ఇవ్వగలరా రెండు మటన్ బిర్యానీ పెట్టుకుంటాం అండి మీరు తెచ్చి ఇవ్వగలరా టైంకి అంటే బయట చూస్తే మంచి వర్షం పడుతుంది మీ రెస్టారెంట్ ఏమో రెండు మూడు కిలోమీటర్ల దూరం చూపిస్తుంది మీరు టైంకి తెచ్చి ఇవ్వగలరా హలో తొందరగా తెచ్చి ఇవ్వండి హలో ఓకే అండి థ్యాంక్ యూ అండి